హలో హలో అవునండి చెప్పండి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ తీసుకురండి షాప్కి తీసుకురండి మీరు తీసుకున్న బిల్ కానీ వారంటీ కార్డ్ కానీ అన్నీ ఉన్నాయి కదా మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే ఒకసారి మేము చెక్ చేసి మేము ప్రాబ్లం ఏమి ఉంది అనేది చెప్తాం అండి ఒకవేళ మా వల్ల అయితే మేము వారంటీ దాంట్లో అయితే మేము చేసి ఇస్తాము అది అదర్ వేరే ఇష్యూ ఉంటే మీరు చేయించుకోవాలండి

మేబి సార్ మీ దగ్గర సర్వర్ డౌన్ ఉండవచ్చు లేదంటే మీరు ఎక్కువ యూస్ చేస్తున్నారేమో ఓకే ఓకే అంటే మీరు ఏమన్న అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయే ఏమో దాంట్లో మీరు వాడే అప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఊరికే హ్యాంగ్ అవుతు ఉంటుంది ఓకే కొన్ని వైరస్ వుం వైరస్ వస్తుంది కదా కొంచెం అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే కూడా దానివల్ల కూడా అవుతుంది మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే మేము చెక్ చేసి చెప్తాము అది ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఎప్పుడు విజిట్ చేస్తారు అండి ఓకే మార్నింగ్ లెవన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటారు అండి ఓకే అవైలబుల్గా ఉంటారండి మీరు షాప్కి థ్యాంక్ యూ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ